మేడం పశుపతి సూపర్ మార్కెటా మేడం నుంచి మాట్లాడేది మీరు మేడం మాకు ఇంట్లో ఏ వస్తువు లేదు మేడం మాకు అంగడికి వచ్చి తీసుకోవడానికి మాకు టైం లేదు మేడం అందువల్ల మాకు మీ అడ్రస్ చెప్తే మా అడ్రస్ చెప్తా మేడం మీకు మాకు డోర్ డెలివరీ చేసేయండి మేడం ఆన్లైన్లో మా ఒక నిమిషం చెప్తాను మేడం మా మా లిస్టు చెప్తాను మేడం మాకు కావాల్సిన వస్తువులు నూనె పప్పు బియ్యం నెయ్యి కందిపప్పు ఆవాలు చక్కెర బాదంపప్పు ఈ వస్తువులన్నీ కావాలి మేడం అలాగే మేడం మా మా అడ్రస్ పుత్తూరు మేడం పుత్తూరు పద్మావతి నగర్ నారాయణవరం మండలం మేడం చిత్తూర్ డిస్ట్రిక్ట్ మేడం అలాగే మేడం ఓకే మేడం